హలో డా హలో నిఖితాని మాట్లాడున్నాన్ మ్యామ్ డాక్టర్ మౌనికానా మీరు డెర్మటాలజిస్టే కదా మ్యామ్ నాకు చాలా రోజుల నుంచి స్కిన్ ర్యాషెస్ అవుతున్నాయి మ్యామ్ అందుకనేసి మీ కన్సల్టేషన్ కోసమనేసి నేను మీకు కాల్ చేశాను

అంటే రెడ్గా పింపుల్స్ టైప్ అవుతున్నాయి మ్యామ్ చిన్నచిన్నగా ఎక్కువగా ఫేస్ పైన అవుతున్నాయి మ్యామ్ ఆహా ఎటువంటి క్రీమ్సేమీ యూస్ చేయలేదు మ్యామ్ దానికేదైనా ట్రీట్మెంట్ ఉంటుందా మ్యామ్ ఓకే దానికి కాస్ట్ ఎంతా అని చెప్తారా మ్యామ్ ఓపీకి ఇట్లా ట్రీట్మెంట్కి కాస్ట్ ఎంతవుతుందో మీరు చెప్తే నేను మిమ్మల్ని మీకు ఓ సిక్ వచ్చి కలుస్తాను ఆహా ఒక మ్యామ్ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారుగా మ్యామ్ దానికెంతవుతుంది

ఓకే మ్యామ్ స్కార్ఫ్ లేకుండా వెళ్తే ఇంకా డస్ట్కి ఎక్కువైతుందనా మ్యామ్ ఓకే మ్యామ్ త్యాంక్ యూ